మీరు ఎప్పుడైనా ఎక్కువ మంది ఉండే జనసమూహాలకు భోజనం తయారు చేశారా ఆ వంట ఎలా వచ్చింది

చేసుకుంటామండి ఆ జనసమూహంలో ఈ అందరు ఉన్నప్పుడు ఫంక్షన్స్ ఏమన్నా పార్టీలు బర్త్డే పార్టీలు అలాంటివి ఏమైనా ఎప్పుడైనా ఇక చుట్టాలు ఉన్నప్పుడు అంటే పెద్ద పెద్ద ఫంక్షన్ల రోజంటే ఆర్డర్ చెప్పి చేయించుకుంటాము కానీ ఇంట్లో చుట్టాలు ఉన్నపుడు వంట చేసుకుంటాం కదండి నేను అయితే వంటలు బాగానే చేస్తాను అండి చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ నాటుకోడి పులుసు కానీ ఇట్లాంటివి బాగానే చేస్తాను అవి వంట బాగానే ఉంట బాగానే చేస్తాను అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ శాతం నా తోటి చేయించడానికి ఇష్టపడుతారు ఎందుకంటే నా వంట నా చేతి వంట బాగుంటుంది అని చెప్పేసి యా ఇంకా నన్నే ఎక్కువ చేస్తా కాకపోతే వాళ్ళు సాయం చేస్తారు అనుకోండి ఏమైనా ఐటమ్స్ ఎక్కువ కొంచెం అండ్ తరిగించడం తరిగి పెట్టడం కోసి పెట్టడం ఇలాంటివి చేస్తారు వాళ్ళు చేస్తారు మిగతా పని నేను చేసి పెడతాను వంట కాడ మాత్రం పోయి కాడ మాత్రం నేనే చేస్తానండి ఎక్కువ శాతం అయితే ఇంకా మా నాటు కోడి పులుసు రాగి సంకటి నాటు కోడి పులుసు అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి ఇంకా అవి చేస్తాను తలకాయ కూర మామూలుగా అంటే ఆగ కూర ఇట్లా నాన్ వెజ్ ఐటమ్స్ బాగానే తింటారండి రొయ్యలు పీతలు ఇవి చేపలు చేపలు కూడా బాగానే తింటారండి మా ఇంట్లో ఇట్లాంటి బాగానే చేస్తాను ఎంతమంది జనాలు ఉన్నా కానీ నేను ఒక మా ఎంత లేదన్న ఏదన్న ఒక యాభై మందికి అయిన కానీ వంట బాగా నే వండుతాను అండి అంటే రుచిగానే వండుతాను ఇంతవరకు అయితే నాకు అయితే ఏ రిమార్క్ లేదండి మంచి మంచిగా వంట చేస్తుంది అని చెప్పేసి అంటారు